హాయ్ అండి నేను ఒక ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను అది మినిమమ్ అందులో ఖచ్చితంగా చాలా మందికి నేను ఆర్ఫనైజ్ హోమ్కి ఆర్డర్ పెడుతున్నాం కాబట్టి మీ యొక్క పదివేల రూపాయల వరకు నేను ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను సో దాని వల్ల మీ స మీ తరపున నుంచి ఏదైన డిస్కౌంట్ కూపన్ మినిమమ్ ఒక టెన్ ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ ఏమన్నా లభిస్తుందేమో అని నేను మీకు ఫిర్యాదు చేసుకుంటున్నాను సో ఏదైన్నా అలాంటి కూపన్స్ ఏదైన్నా ఉంటే నాకు ఖచ్చితంగా తెలియజేయండి ఈమెయిల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేసి చెప్పండి ఇది ఇలాగ ఉంటుంది అని ఎందుకంటే మీరు అదేలాగా చేసారంటే ఖచ్చితంగా ఆ డిస్కౌంట్లో వచ్చే ఆ డిస్కౌంట్లో వచ్చే అమౌంట్లో నేను ఇంకొక ఐదు మందికి కానీ పది మందికి కానీ నేను ఎక్స్ట్రాగా వాళ్ళకి భోజనం పెట్టచ్చు అనమాట సో దాని వల్ల నేను అడుగుతున్నాను అండ్ మీ కంపెనీకి కూడా ఒక మంచి పేరు వస్తుంది అండ్ మీరు మాకు కానీ ఇలా ఇదేలాగా ప్రతి ఒక్కసారి మంచిగా డిస్కౌంట్ ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీతోనే రెగ్యులర్గా ఆర్డర్స్ చేసాము వేరే ఇప్పు ఇప్పట్లో చాలా యాప్స్ ఉన్నాయి మనకు ఆన్లైన్లో ఆర్డర్ ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోవడానికి సో వేరే వాళ్ళకి ఆప్షన్గా వెళ్ళకుండా మీక్ మీతోనే బిజినెస్ చేస్తూ మీకు లాభాలు తెస్తూ ఒక మంచి పేరు తెస్తూ నేను ఖచ్చితంగా చేస్తాను సో దాని వల్ల మీరు ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చారంటే నేను ఖచ్చితంగా ఒక మంచి పని కోసమే నేను అడుగుతున్నాను సో మీరు ఒక మంచి డిస్కౌంట్ ఇవ్వండి నేను దాన్ని బట్టి నేను మీతో నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదంటే వేరే యాప్ని వేరే ప్లాట్ఫార్మ్ని చూసుకోవాలా అని నేను ఆలోచిస్తాను ఖచ్చితంగా మీరు ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా మీతోని హండ్రెడ్ పర్సెంట్గా నేను మీతోనే బిజినెస్ చేస్తాను మీతోనే ఆర్డర్స్ చేశాను ప్రతి ఒక్కసారి ఆర్ఫనైజ్ హోమ్కి అండ్ ఇది ఒక ఆర్ఫనైజ్ హోమ్కి ఫుడ్ ఆర్డర్ చేస్తునానమాట సో వాళ్ళ కోసమే నేను మిమ్మల్ని ఫిర్యాదు చేస్తున్నాను అడుక్కుంటున్నాను వాళ్ళ కోసం డిస్కౌంట్ ఇవ్వండి మీరు ఇచ్చిన డిస్కౌంట్లో ఇంకొక పది లేదా ఐదు మందికి ఇంకొక ఎక్స్ట్రాగా మనము భోజనం ఇవచ్చు వాళ్ళు ఒకపూట ఫుల్గా బాగా తినేసి ప్రశాంతంగా ఉంటారు సో దాని కోసమే నేను అడుగుతున్నాను ఖచ్చితంగా మీ మీ వద్ద ఒక మంచి కూపన్ కూపన్ ఒక మంచి కూపను లేదా మీ తరుపున నుంచి ఏదైన ఒక పది లేదా పదహైదు పర్సెంట్ డిస్కౌంట్ ఇవచ్చా అని మీరు అనుకుంటే మీ వల్ల అయితే నాకు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి సేమ్ ఎందుకం లేదా నాకు ఒక మెసేజ్ చేయండి ఎందుకంటే నా డీటెయిల్స్ మీ దగ్గర అన్నీ మీ దగ్గర అన్ని ఉంటుంది మెసేజ్కి ఈమెయిల్కి కాల్ చేయడానికి నెంబర్కి ఎందుకంటే నేను అన్ని ఇచ్చే లాగిన్ చేసాను కాబట్టి సో మీరు నాకు ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే ఇది ఒక ఆర్ఫనైజ్ హోమ్కి మనము చేస్తున్న ఛారిటీలాగా అనమాట సో నేను మీ వంతు సాయం కూడా కోరుకుంటున్నాను ఒక పది లేదా పదహైదు పర్సెంట్ మాకు డిస్కౌంట్ ఇప్పించండి సో ఖచ్చితంగా మీ పేరు కూడా నేను వాళ్ళకి చెప్తాను ఇలాగా ఇలాంటి వాళ్ళు మీరు మీ కోసం ఇంత పర్సెంటేజ్ మనకి డిస్కౌంట్ ఇచ్చారు దాని వల్ల ఇంకొక ఐదు పది మందికి మనము భోజనం పెట్టగలిగాము అని వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అయితారు సో మీకు బిజినెస్ మీ పేరు కూడా ఒక పాజిటివ్గా ఉంటుంది లేదా లేదంటే నేను వేరే ఆప్షన్కి వెళ్తాను వేరే ప్లాట్ఫార్మ్స్ దగ్గర ఫిర్యాదు చేసుకుంటాను నా యొక్క దీన్ని సో దీనికోసం ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసి నా ప్రొఫైల్ని మీరు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసి నాకు పది లేదా పదహైదు పర్సెంట్ తగ్గింపు కూపన్ ఒకసారి క్రియేట్ చేసుకొని నా కోసం ఇవ్వండి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇలాంటి మీలాంటి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ యాపే చాలా గొప్పగా ఉంది సో నేను అందుకే మీకు ఫస్ట్ ఫిర్యాదు చేస్తున్నాను దీని గురించి ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి సో మీ యాప్ పేరు ఇంకా బాగా పేరు పొందుతుంది ఇట్లాగా ఆర్ఫనైజ్కి మీరు చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను దయచేసి ఒకసారి ఇవ్వండి నేను చెక్ చేస్తా మీరు చెక్ చేసి కూడా ఇవ్వండి ఎందుకంటే నేను డెలివరీ చేసే అడ్రస్ కూడా మీకు ఆర్ఫనైజ్ అడ్రస్సే ఉంటుంది మీరు కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అందులో నేను ఒక ఆర్ఫనైజ్కి ఫుడ్ డొనేషన్ చేస్తాను ఎవిరిడే ఖచ్చితంగా ఆర్ఫనైజ్లో యాభై మందికి ఉంటారు సో మీకు నేను మినిమమ్ అంటే ఎనిమిది నుంచి పదివేల వరకు ఒకరోజుకి నేను చేస్తాను మీరు కూడా అందులో నాకు ఒక డిస్కౌంట్ అనేది ఇచ్చారంటే సో నేను ఆ ఆర్ఫనైజే కాకుండా ఇంకొక ఆర్ఫనైజ్ కాకుండానే నేను ఇంకొక ఆర్ఫనైజ్ కాకుండానే బయట ఎక్కడైన ఉన్నా ఇంకొక ఐదు పది మంది పిల్లలకు కూడా నేను భోజనం పెట్టచ్చు మీరు ఇచ్చే డిస్కౌంట్లో సో దాని వల్ల ఇంకా ఇంకొక ఐదు పది మంది పిల్లలు కూడా బాగా తినేసి పుష్టిగా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని నాకు ఒక పది నుంచి పదహైదు పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి